నాకు నా దగ్గరలో ఉన్నా రెస్టారెంట్లలో నాకు నచ్చిన రెస్టారెంట్లలో కొన్ని క్రితుంగ ఏ వన్ బేకర్స్ నక్షత్ర ఇట్లాంటి రెస్టారెంట్లన్నవి నాకు చాలా ఇష్టమైనవి అందులో నుంచి ఆర్డర్ చెయ్యాలి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా పిజ్జా బర్గర్ బిర్యానీ ఇట్లాంటివి అన్ని కూడా నాకు ఎంతో ఇష్టమైనవి నేను వీటిని ఎప్పుడు ఆర్డర్ చెయ్యాలి అని అనుకుంటాను ఇంకా ఇవి కాకుండా ఛాయ్ కేక్స్ ఇట్లాంటివి అన్ని స్నాక్స్ లాగా బాగుంటాయి